నేను ఇటీవల కాలంలో ఒక ఉల్కాపాతాన్ని చూశాను ఆ ఉల్కాపాతాన్ని నేను తోకచుక్కగా భావించాను అయితే దాని చూసిన వెంటనే నేను నా మనసులో ఉన్న కోరికలు కోరుకున్నాను నాకు మంచి భవిష్యత్తు ఉండాలని నేను మంచిగా చదువుకొని మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలని లైఫ్లో సెటిల్ అయిన తర్వాత నలుగురికి మంచి చేయాలనే సొసైటిలో నాకంటు ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఇలా రకరకాలుగా దాని చూసిన వెంటనే నాలో ఉన్న నా మనసులో ఉన్న కోరికలు అన్నీ కోరుకోవడం జరిగింది దాన్ని చూసినప్పుడు నాకు చాలా ఎక్సైట్ చాలా ఎక్సక్ట్మెంట్గా అనిపించింది ఎప్పుడు కనిపించనిది ఒకసారి కంపించడం వల్ల నేను చాలా ఆనందానికి లోనయ్యాను చాలా సంతోషానికి చాలా భావోద్వేగానికి లోను కావడం జరిగింది నేను ఫస్ట్ టైమ్ అలా ఉల్కాపాతాన్నిచూడడం అన్నమాట దానికి కాను నాకు చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది దాన్ని చూసిన వెంటనే నా మనసులో ఉన్న కోరిక చెప్పడం జరిగింది అది త్వరలో కో జరుగుతుందని నేను కోరిన కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను